హలో

చెప్పండి సార్ అవునవును సార్ ఓకే సార్ ప్లాట్ సైజ్ ఎంత ఉంది సార్ రూమ్ సైజ్ టూ బిహెచ్కేనా వన్ బిహెచ్కేనా సార్ సార్ వన్ బిహెచ్కేనా టూ బిహెచ్కేనా సార్

ఓకే సార్ సార్ ఓకే సార్ చెప్పండి వన్ బిహెచ్కే అయితే ఓకే సార్ తప్పకుండా వన్ బిహెచ్కే అయితే తర్టీ తౌసండ్ అవుతుంది సార్ టూ బిహెచ్కే అయితే ఎయిటి తౌసండ్ అవుతుంది సార్ అవును సార్ అడ్వాన్స్ మీరు టూ బిహెచ్కే అన్నారు కదా సార్ అడ్వాన్స్ తర్టీ తౌసండ్ ఇవ్వండి సార్ అవును సార్ మేము ఒక వన్ డే వన్ డే టైమ్ ఇవ్వండి సార్ మాకి వన్ డేలో చెప్తాము ఒక సారి మీ బిల్డింగ్ ప్లాట్ సైజ్ ఒకసారి పెట్టండి సార్ త్రీ డి విజువలైజేషన్ కావాలా సార్ లేకపోతే మీకు ఇంటీరియర్ డిజైనింగ్లో ఏమన్నా ఓకే సార్ త్రీ డి అయితే ఎక్కువ కాస్ట్ అవుతుంది సార్ వన్ ల్యాక్ ఫార్టీ తౌసండ్ అవుతుంది సరే సార్ ఓకే